హలో సాము వాటర్ సర్వీసా మేడం మా దగ్గర టూ వీలర్ ఫోర్ వీలర్ జేసీబీ ఇంకా అదర్ వెహికల్ కూడా ఉన్నాయండి దాన్ని వాటర్ సర్వీసింగ్ ఆయిల్ సర్వీసింగ్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది

అవునా ఎన్ని డేస్ పడుతుంది మేడం అన్నీ చేయడానికి

ఓకే మేడం ఓకే మేడం మాకు రెండూ చేయాలి మేడం ఓకే దీని ప్రైజ్ వచ్చి మేము ఫోన్పే ద్వారా వేస్తాం మేడం ఓకే థ్యాంక్స్ మేడం